మా దగ్గరలో ఉన్న ముఖ్యమైన కుట్టు అల్లిక వస్తువులు అంటే దారాలు ఎక్కువగా ఇక్కడ చేస్తారు అంటే ఊలుతో చేయబడిన వస్త్రాలు కూడా ఉంటాయి మా దగ్గరలో ఉన్న ఊలు ఫ్యాక్టరీలో ఊలుతో తయారు చేయబడిన వస్త్రాలు అంటే సమ్మర్ వింటర్ సీజన్లో ఎక్కువగా అంటే స్వెటర్లు అనేవి ఎక్కువగా ఉపయోగిస్తారు వీటివల్ల ఈ వస్తువుల ఈ దుస్తులను తయారు చేయడానికి ఊలుని వాడుతారు ఊలును వాడే పద్ధతి ఊలును అంటే జంతువుల యొక్క చర్మం ద్వారా కొన్ని వస్తువులను తయారు చేస్తారు అలాగే కొన్ని చెట్ల ద్వారా కొన్ని పత్తి పత్తి ద్వారా ఈ దుస్తులను తయారు చేస్తారు అండ్ దారాలను కూడా తయారు చేస్తారు అల్లిక వస్తువులు అల్లికకు కావలసిన వస్తువులను కూడా తయారు చేస్తారు అల్లికకు కావలసిన వస్తువులు మిషను అండ్ దారాలు దారాల రంగులు రకరకాల పిన్నులు రకరకాల రంగులు ముఖ్యమైనవి ఈ అల్లికకు ఉపయోగపడతాయి